కోనసీమ జిల్లాలో ముసలి వాళ్ళు ఉండడానికి వృద్ధాశ్రమాలు ఉన్నాయి పిల్లలు చదువుకోడానికి పిల్లల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి దత్త దత్తత గృహాలు ఉన్నాయి ఏపీజే అబ్దుల్ కలాం హాస్టల్లు ఉన్నది అని సౌకర్యాలు ఉన్నవి